నేను ఒక మూడు నెలల క్రితం బోట్ అనే కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్లు కొనుగోలు చేశాను నాకు ఒకటి మా తమ్ముడుకి ఒకటి కింద నేను కొనుగోలు చేయడం జరిగింది అది రెండు కలిపి దాదాపు ఆరు వేల రూపాయలు పడింది అంటే ఒక్కొక్కటి మూడు మూడు వేల రూపాయలు అయ్యింది అవి కొన్నప్పటి నుండి నేను వాడటం వాడటం మొదలుపెట్టాను దాంట్లో ఉండే ఫ్యూచర్లు ఏమిటంటే వాట్సప్ కాలింగ్ అలాగే ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఫోన్లోనే కాకుండా మనం వాచ్ ద్వారా మాట్లాడుకోవచ్చు అలాగే ఫోన్ బ్లూటూత్తో వాచ్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటివి దాంట్లో స్టాప్ వాచ్ ఇంకా చాలా రకరకాల ఫ్యూచర్లు ఉన్నాయి నేను వాటిని వాడాను కూడా ఈ వాచ్ నాకు ఎంతో మంచిగా అనిపించింది నేను కొన్నప్పటి నుండి ఇప్పటివరకు అది ఎటువంటి ఇబ్బందులు నాకు కలగలేదు ఈ కొన్నప్పుడు ఎంతగా పనిచేసిందో ఇప్పటికే అది అలాగానే పనిచేస్తుంది కావున నేను ఇది కొన్నందుకు ఆనందిస్తున్నాను ఇలాంటివి ఎవరన్నా కొనాలంటే కూడా నేను వారికి సిఫార్సు కూడా చేస్తాను